హలో అది ఐస్ క్రీం షాపా సార్ ఇది ఐస్ క్రీం మాకు ఫ ఫంక్షన్ ఉంది ఒక ఫంక్షన్లో మేము ఐస్ క్రీమ్స్ పెట్టాలనుకుంటున్నాము వెనెలా స్ట్రాబెర్రీ పోలార్ బీయర్ చాలా రకాలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఐస్క్రీమ్స్లో ఏమేమి ఉన్నాయి ఒక వన్ టు టూ లీటర్స్ కావాలి వన్ లీటర్ టూ లీటర్స్ స్ట్రాబెర్రీ వెన్నెలా పోలార్ బీయర్స్ సైడు ఉన్నాయి కొత్తగా వచ్చినాయి మోడల్ అది అది కావాలి టూ లీటర్స్ కావాలి ఇంకా ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి కదా అంటే కొత్తగా ఫైవ్ వచ్చినాయి ఏమేమి వచ్చినాయి చెప్పవా ఒకసారి ఫ్లేవర్స్ ఇంకా

అవును కొత్తకొత్త కొత్తగా వచ్చిన మోడలా అవి అది కాకుండా ఇంకా వేరేమి లేవా కొత్తగా వచ్చినాయి

మాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి

టూ లీటర్ది కావాలి కదా అదే కొంచెంము ఫంక్షన్గా కాబట్టి కొంచెం ఎక్కువగా కావాలి క్వాంటిటీ సరే టూ లీటర్స్ది ఒక టెన్ కావాలి టూ లీటర్స్ అంటే అంటే మీరు ఇప్పుడు ఐస్ క్రీం షాపు డెలివరీస్ అంటే మీరు మా ఫంక్షన్లో పెట్టడానికి మీ పర్సన్ ఎవ్వరైనా వస్తారా లేక మేమే పెట్టుకోవాలా అదే అదే ఓకే ఓకే త్యాంక్ యూ